గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి సార్ అలాగ సార్ ఏ క్లాస్ అండి చిల్డ్రన్ పిల్లోడు ఎంత ఏజు అవునండి మళ్ళీ ఎప్పుడు వస్తారండి స్కూల్ దగ్గరకి ప్రౌడ్ వాల్యూ స్కూల్ తెలిసే ఉంటుంది కదా అండి

ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఉంది అండి ఫీజు మీరు రండి మాట్లాడుకుందాము మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ చూసి అప్పుడు మాట్లాడుకుందాం మంచి ఫ్యాకల్టీ ఉంది ఆలాగ అలాగ అండి మీరు లేదా ఇయర్కీ ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది అండి డిజిటల్ క్లాసెసు అలాగే హాలిడేస్లో ఈ క్లా ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి మీరు వస్తే మాట్లాడుకుందాం అండి కుర్చొని మీరు రండి పిల్లల పేరు ఏం పేరు అండి అడ్మిషన్ రాసుకుందుమా అండి మేము లేదండి మీ మీ నంబర్ రాసుకుని అడ్మిషన్ రాసుకుంటాం అండి ఇక్కడ మీరు వచ్చి వచ్చినప్పుడు మీ మాట్లాడుకోవడానికి ఆలాగే అలాగే డొనేషన్ కూడా ప్రతి ఇయర్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి

మీరు రండి మనం మాట్లాడుకుందాం అండి ఇక్కడ రండి స్కూల్ దగ్గరకి బాబుని పిలుచుకుని రండి బాబుని బాబుని మీ బాబుని పిలుచుకుని రండి సరే ఉంటాను అండి